హలో అవునండి పాల కేంద్రం చెప్పండి ఏమైందండి సరిగ్గా రావడంలేదా మిల్కు ఓకే నేను చూసి పంపిస్తానండి అంటే నిన్న పంపించిన దాంట్లో కొంచెం వాటర్ కలిసినట్టుందండి అంటే వేరే ఊరు నుండి తీసుకొచ్చాము మరి మిల్కు యాక్చువల్లీ పాలీ పాలు విరిగిపోతున్నాయండి అని ఇప్పుడేనా లేకపోతే ఇంతకుముందు ఎప్పుడైనా అలా జరిగిందా అంటే ఇంకా రెండు మూడు రోజుల ముందు ఇప్పుడేనా సరేనండి చూస్తాను ఓకే నేనొచ్చి చూసుకుని మీరు మళ్ళీ నేను మంచి ఇలాంటి ప్రోబ్లం రాకుండా చూసుకుంటానండి ఓకే అండి ఓకే ఉంటాను